ఈ ఒక ట్వంటీ మినిట్స్ బ్యాక్ ఒక పిజ్జా ఆర్డర్ పెట్టిన కాని దాన్ని నేను తర్వాత తొందరనే క్యాన్సల్ చేసినా ఆల్రెడీ నేను ఫోన్పే తోని పే కూడా చేసేసిన బట్ ఇంత వరకు వచ్చి నా వాలెట్కి మీరు అసలు రిఫండ్ ఇవ్వలేదు ఎందుకు రిఫండ్ ఇవ్వలేదు ఆల్రెడీ థర్టీ మినిట్స్ అవుతుంది నేను ఆల్రెడీ మీకు కాల్ చేసినా నేను క్యాన్సిల్ కూడా చేసినా కానీ ఇంతవరకు వచ్చి మీరు రిఫండ్ ఇవ్వలేదు ఇది అసలు కరెక్ట్ కానే కాదు ఎందుకంటే మీరు అక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టిండ్రు లైక్ క్యాన్సల్ కానీ ఏమన్నా చేస్తే మళ్ళీ మాకు రిఫండ్ ఇస్తామని ఇంతవరకు వచ్చి మీరు అసల ఆర్డర్ తాలూకా రీఫండే ఇవ్వలేదు ఇదేందిది మేమ్ మీ యాప్ని సరే మంచి యాప్ కదా అని చెప్పి రివ్యూస్ ఇస్తూంటే ఇది అసలు కరెక్ట్ కానే కాదు నా రిఫండ్ నాకైతే వితిన్ వన్ అవర్ లోపు నా రిఫండ్ నాకైతే రావాలి నేను మొత్తము టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ పే చేసిన నాకు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ నా వాలెట్లోకి ఇచ్చేసేయండి